మా ప్రాంతంలోఫస్ట్ వచ్చి అంటే పార్టీస్ చేంజ్ అవ్వకముందు కాంగ్రెస్ పార్టీ ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు కొంచెం కొంచెం డెవలప్మెంట్ అయింది ఆ తర్వాత టెన్ ఇయర్స్ బ్యాక్ టీఆర్ఎస్ పార్టీ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ గెలిచినాక కల్వ కల్వకంటి చంద్రశేఖర్రావ్ అంటే అతని పేరు వచ్చి కేసీఆర్ కేసీఆర్ చాలా డెవలప్ చేశారండి చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ వరకు అభివృద్ధి చెందారు చాలా ప్రెగ్నె ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి కిట్స్ ఇచ్చారు పిల్ల పాప పుడితే ఏమో పదమూడు వేలు పదిహేను వేలు బాబు పుడితే పదమూడు వేలు వచ్చేటట్టు చూశారు ఇంకా కళ్యాణ లక్ష్మీ పథకం కూడా తెచ్చే తెచ్చారు ప్లస్ అభివృద్ధి అంటే మనకు అభివృద్ధి చెందాయి వైద్య సదుపాయాలు అంటే ఫస్ట్ వచ్చి ఉస్మానియా అండి ఉస్మానియా ఎవరు లేనప్పుడు ఇది హైద్రాబాద్లో నెంబర్ వన్ హాస్పిటల్గా మారింది ఇప్పుడు అంటే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి ఇంకొంచెం డెవలప్ చేయాలి ఉస్మానియా నీమ్స్ గాంధీ ప్రభుత్వ ప్రభుత్వ వైద్యశాలలు అంటే ఇవి అండి వీటిని వాళ్ళు చాలా వరకు డెవలప్ చేశారండి చాలా వరకు కష్టపడ్డారు కష్టపడి మన సీఎమ్ కేసీఆర్ గారు చాలా ఫండ్స్ రిలీజ్ చేసి ఇంకా చాలా వైద్యాన్ని మెరుగుపడేలాగ ఎవరైనా పెద్ద ఆప్షన్ ఆపరేషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయ్యేటట్టు ఒక హెల్త్ కార్డ్ ప్రొవైడ్ చేయడం కానీ ప్లస్ ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే డాక్టర్తో మాట్లాడడం కానీ ఇలాంటివి చాలా వరకు చేశారు కేసీఆర్ అంటే ఒకప్పుడు ఒక ఆయన పరి ఆయన పాలన పది సంవత్సరాలు ఉండే పది సంవత్సరాలు మామూలుగా డెవలప్మెంట్ కాదండి మొత్తం మొత్తం మార్చేసాడు వైద్య రంగాన్ని మార్చేశాడు తెలుసా చాలా వరకు అంటే నేను చెప్పాగ ఇందాక లేడీస్కి ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటే వాళ్ళకి కిట్ ఇవ్వడం కానీ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయ్యేటట్టు వాళ్ళకి ఎక్కువ ఫీజు తీసుకోకుండా అతి తక్కువలో తక్కువ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అనేది ఇచ్చారు ఆరోగ్యశ్రీ కార్డ్స్ వల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటంటే మీ కుటుంబంలో ఐదు మంది ఉన్నా వాళ్ళు గవర్నమెంట్ అనేది లక్ష లక్షా ఐదు లక్షలు అలా ఒక స్కీమ్ ఉంటుంది ఆ స్కీమ్ పెడతారు సో ఆ స్కీమ్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి రేషన్ కార్డ్ కానీ ఆరోగ్య శ్రీ ఇవి ఉంటే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కోస్ట్లో అయిపోతాయి సో ఈ స్కీమ్ అనేది తీసుకు వచ్చారు ఎందుకంటే ఇప్పట్లో ఇప్పడు ఉన్న సమాజంలో వైద్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వైద్యం ఉండాలి చాలా నిరుపేద వాళ్ళు వైద్యం లేక చాలామంది చనిపోతున్నారు ఇంకొకటి మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారు కదా అతను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా మంచివాడు బికాస్ చాలా వాళ్ళ మమ్మీ క్యాన్సర్ పేషెంట్ కింద బాధ ప ఒక అంటే పాప పుట్టిండే పాప క్యాన్సర్ పేషెంట్ వల్ల బాధపడింది ఆయన ట్రీట్మెంట్ చేసి మంచిగా చేసుకుండు సో దాని తర్వాత తను ఆలోచించారు మా దగ్గర ఉన్నాయి మాలాగ సమస్య వేరే వాళ్ళకు రావద్దు మేము ఉన్నాం అని దగ్గర వచ్చి ఎవ్రీ ఇయర్ అండి ఎవ్రీ ఇయర్ చాలా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి మనీ డొనేట్ చేయడం కానీ అహా మనీ కాదు డైరెక్ట్ వాళ్ళ మహేష్ బాబు యొక్క హాస్పిటల్ ఉంది అండి అక్కడికి వెళితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏ క్యాన్సర్ వ్యాధి అయిన ఒక రూపాయి కూడా తీసుకోరు అంతా ట్రీట్మెంట్ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంకొకటి మనకు వచ్చి మన హైదరాబాద్లో మల్లారెడ్డి అని ఒక హాస్పిటల్ ఉందండి అది కూడా మన మల్లారెడ్డి గారిది అక్కడ అయితే ఒక్క ఆధార్ కార్డ్ ఉంటే చాలండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజ్ ఫిఫ్టీ పర్సెంట్లో పెద్ద పెద్ద ఆపరేషన్స్ సర్జరీస్ కూడా అయిపోతాయి నెంబర్ వన్ హాస్పిటల్స్ అంటే మన గవర్నమెంట్ ఒక మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంకొకటి నిమ్స్ ఎందుకంటే నాకు కూడా ఒక చిన్న ఇష్యూ అయ్యి ఉండే ఈ మధ్యలో సో అక్కడికి వెళితే తగ్గింది ఇంకా ఉస్మానియా అయితే ఇంకా డెవలప్ అవ్వాలి ఉస్మానియా గాంధీ బికాస్ దీనిలో ఇష్యూ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే గాంధీలో ట్రీట్మెంట్ అనేది సరిగా లేదు ఉస్మానియాలో కూడా లేదు గాంధీకి వెళితే ఉస్మానియా పంపిస్తారు ఉస్మానియాకు వెళితే గాంధీకి పంపిస్తారు సో ఈ రెండింటి కన్నా నేను రికమెండ్ చేసేది మల్లారెడ్డి బికాస్ ఇది వచ్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా ఇక్కడ అనేది ఏ వైద్యమైన ఏ రోగమైనా సారీ అంటే ఏ ప్రాబ్లం ఉన్నా అనేది తగ్గిపోతుంది డాక్టర్స్ కూడా చాలా నీటుగా దగ్గర ఉండి చూసుకుంటారు ప్లస్ వాళ్ళకి బెడ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్టు ఇంకా ఫుడ్ త్రీ టైమ్స్ పేషెంట్ను అయితే ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే అక్కడికి వెళితే ఎలా ఉంటారు అంటే ఇక వచ్చేసాం రా డాక్టర్ చూసుకుంటారు అని ఒక హామీ అనేది వస్తుంది సో ఇవి అండి మా హాస్పిటల్స్ అయితే కానీ ఇంకా చాలా వరకు డెవలప్ ఉన్నాయి ఇందులో సౌకర్యాలు అంటే మామూలు సౌకర్యాల మూడు టైమ్స్ త్రీ టైమ్స్ మూడు మూడు పూటల ఫుడ్డు మరల ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్సు మరల ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంటు డాక్టర్లు అవైలబుల్గా ఉంటారు నర్సులు మనకు అసలు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి కానీ ఒక పర్సన్ తెసుకోవాలి ఎందుకంటే మనం ఏమైనా బిల్స్ ఏమైనా ఉంటే అతను పే చేస్తాడు కాబట్టి అతను కట్టేస్తాడు బిల్స్ అంటే ఆ బిల్స్ అంటే అంటే పంపిస్తారు కదండి జీరో బిల్ కానీ అలా ఏమైనా బిల్స్ ఉంటే ఎవరైనా మనకుతెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పే చేస్తారని వాళ్ళకు ఒక నమ్మకం సో అందుకని బిల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు కట్టేస్తారు సో అలా చేయాలి సో అది అండి ఇంకొకటి అందుబాటులో ఉన్నాయండి ఇంకా ఇంకొకటి చెప్పాలంటే అంగన్ వాడీ బస్తీ దవాఖానాలు అని ఓపెన్ చేశారు ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి బస్తీలో ఒక దావఖానా ఇది మన హరీష్ రావు మన కేసీఆర్ ప్రభుత్వం హరీష్ రావు ఉండే కదా అతను ప్రతి ఏరియా ప్రతి జిల్లాలో ఒక బస్తీ దవాఖానా ప్రతి వీధిలో ఒక బస్తీ దవాఖానా క్రియేట్ చేసి ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంతకుముందు అంటే ఇబ్బందులు అంటే చాలా ఎదుర్కొన్నాం అండి సరిగా హాస్పిటల్స్ లేక సరిగా డాక్టర్ లేక నేను చెప్పినా కదా ఇందాక నిమ్స్ నుండి గాంధీ గాంధీ నుండి ఉస్మానియా ఉస్మానియా నుండి గాంధీ గాంధి నుండి ఉస్మానియా ఇది జరిగేది సో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి హాస్పిటల్కు వెళ్ళి హాస్పిటలైజ్ అంటే ప్రతి వైద్య శాలలు వెళ్ళి చెక్ చేశారు ఈ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది వీళ్ళు ఎలా చేస్తున్నారు సో దాని ప్రకారంగా మా కేసీఆర్ అయితే అసలు ఎవరిని వదిలిపెట్టకుండే ఆన్ ద స్పాట్ పెద్దపల్లి జిల్లాని బాగా డెవలప్ చేసింది అంటే కేసీఆర్ అండి పది సంవత్సర ఇప్పుడు ఓడిపోయారు కానీ పది సంవత్సరాలు అయిన గుర్తుపెట్టేంత ఒక నా దృష్టిలో అయితే దేవుడ్నిచూడలేదండి ఆయన నాకు దేవుడు బికాస్ నా వరకు అయితే ఎందుకంటే చూడండి తింటే తిన్నాం అని చెప్పాలి ఆ క్యారెక్టర్ నాది సో నేను అయితే చాలా స్యాటిస్ఫ్యాక్షన్ అయ్యాను అండి మా హైదరాబాద్లో పెద్దపల్లిలో కానీ ఎక్కడైనా ఒక నిరుపేద లేడు అండి అప్పట్లో ఇప్పుడు పార్టీ మారింది చెప్పలేం ఎవరు ఎలా చేస్తారు సో ఆ గవర్నమెంట్ అయితే నిజంగా చేతులు ఎత్తి మొక్కాలి అనిపిస్తుంది తెలుసా చాలా చాలా అంటే చాలా బాగా చేసింది అండి ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళకి కావలసినవి రెండే రెండు అండి ఉచిత వైద్యం ఉచిత ఉచిత చదువు వైద్యశాల ఈ రెండు ఉంటే చాలండి బికాస్ చదువు ఎంత చదువుకుంటే మనం ఒక స్టేజ్లో వెళ్తాం ఉచిత వైద్యం కూడా ఉండాలండి ఈ రెండు లేకపోతే మనం ఎంత సంపాదించిన నా దృష్టిలో అయితే శూన్యం అండి సో నేను కూడా ఏమి రికమెండ్ చేస్తున్నాను అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఫస్ట్ మనకు గుడ్డ అంటే బట్ట ఇంకా చదువు ఒక వైద్యశాల ఈ మూడు ఉన్నాయి అనుకో నాకు తెలిసి ఆ జిల్లా బాగుపడినట్టు అండి ఎందుకంటే ఈ మూడు ఇంపార్టెంట్ వీళ్ళు ఏమి చేసిన అభివృద్ధి చేయకపోయిన కానీ పేదవాడికి ఒక్కొక్క ఇల్లు గుడిసె ఒక వైద్యం చదువు ఈ మూడు ఉన్నాయి అనుకో దేశంలో పేదవారు ఉండరు అండి ఇంకొకటి ఫుడ్డు అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా మిడిల్ క్లాస్ అన్నదాన అన్నదాత అలాంటివి స్టార్ట్ చేశారు కదా అన్నమయ్య అలా కొన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టారు ఇప్పుడు మన ఏపీలో వచ్చేసి అన్నగారి అని కొన్ని ఉండేవి అలా స్టార్ట్ చేశారు హైద్రాబాద్లో కూడా స్టార్ట్ చేశారు ఐదు రూపాయలకి బు బువ్వ అని అది వచ్చి ఎంత కడుపు నింపుతుందండి అందరికీ మధ్యాహ్నం అయితే చాలండి వేడివేడి అన్నం పప్పు కూర పచ్చడి ఈ మూడు పెడతారు అడి ఆ మూడు తిన్నాం అంటే స్వర్గమే అండి బాబు

సో నేను అయితే ఇప్పటికి కూడా చెప్తున్నాను మా కేసీఆర్ రావాలి ఆయన సూపర్ ఆయనే అన్నీ సో మా మా ఏరియాలో వచ్చి మా వీధిలో వైద్యశాలలు బాగా అభివృద్ధి చెందాయి పెద్ద నగరాలలో కూడా చాలా సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ మెరుగు మెరుగుపడే అంటే ఉన్నాయండి అప్పుడు ఉండే బట్ ఇప్పుడు అయితే బానే ఉంది ఇప్పటి ప్రభుత్వం మారింది వీళ్ళు ఎలా చేస్తారో తెలియదు ఉంటాను అండి